క్రీడలు మన శారీరక మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా దేశాభిమానం సామాజిక బాంధవ్యం వంటి విలువలను పెంపొందించడానికి కూడా దోహద పడతాయి మంచి క్రీడా స్టేడియంలు జిమ్లు ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇబ్బంది పడుతున్నారు అర్హత కలిగిన కోచింగ్ లేకపోవడం వల్ల క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరు మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు కోల్పోతున్నారు క్రీడాకారులకు తగిన ప్రోత్సాహలు లేకపోవటం వల్ల వారు క్రీడలపై దృష్టి సాధించడానికి ఇష్టపడటం లేదు భారతదేశంలో క్రీడాారంగాన్ని మెరుగుపరచడానికి నేను చేయాలి అనుకునే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రతి పాఠశాల కాలేజీ గ్రామంలో క్రీడా స్థలాలు జిమ్లు నిర్మించాలి అనుకుంటున్నాను ప్రతి క్రీడకు అర్హత కలిగిన కోచింగ్ అందించాలి అని నేను అనుకుంటున్నాను పాఠశాల కాలేజీ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో క్రీడా పోటీలు నిర్వహించాలి అనుకుంటున్నాను అలాగే క్రీడాకారులకు ఆర్థిక సహాయం ఉద్యోగాలు ఇతర ప్రోత్సాహాలు కూడా అందించాలని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించే విధానాలు రూపొందించాలని క్రీడల పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించాలని ప్రతి జిల్లాలో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను స్థానిక స్థా సంస్థల్లో కలిసి పనిచేసి పార్క్లు మైదానాలను క్రీడా కార్యకలాపాలను అను అనువైనవిగా మార్చాలి క్రీడల అభివృద్ధి అనేది ఒక దీర్ఘకాళిక ప్రక్రియ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా సంస్థలు ప్రజలు అందరు కలిసి కట్ కలిసి కట్టుగా పనిచేస్తే మాత్రమే భారతదేశానికి క్రీడాశక్తిగా తీర్చిదిద్దగలుగుతాం మీరు క్రీడల అభివృద్ధికి సంబంధించి ఇతర సూచనలు ఇవ్వగలరు మీ